నేను షాపింగ్ వెబ్సైట్ హోమ్ పేజీలో ఉన్నాను నా షాపింగ్ కార్డుకి సరైన స్టైల్లను జోడించడానికి నేను మెన్స్ క్లాతింగ్ సెక్షన్లోకి వెళ్లాను వెళ్తాను అక్కడి నుండి ట్రేడింగ్ ఐటమ్స్ను ఎంచుకొని వాటిని కార్డులోకి జోడిస్తాను అవసరమైన దాన్ని జోడించిన తర్వాత ఆర్డర్ పూర్తి చేయడానికి నన్ను ప్రాంప్ట్ చేస్తుంది